మున్సిపల్ ఆఫీస్ వాళ్ళేనాండి మాట్లాడేది అంతా ఇంకా ఇక్కడ మా ఊరిలో రోడ్లు పైన చెత్త ఇంకా మురికి కాలువలు ఏమీ క్లీన్ చేయడం లేదు రీసైక్లింగ్ అన్నా చేయమని చెప్పాలి సో అందుకోసం కాల్ చేసాము కొంచెం యాక్షన్ తీసుకుని రీసైక్లింగ్ చేసే విధంగా అమలు చేయండి